నేను ఈ మధ్య చూసింది కుటుంబ సభ్యులతో కలిసి చూసింది రామన్న చౌదరి రామాను చౌదరీలో హీరో గారు శోభన్ బాబు గారు శోభన్ గారు ఏందంటే దాంట్లో ఆయనకి చాలా ఎకరాల పొలమనేది వాళ్ళ నాన్నగారు సంపాదించి బెట్టారు అలాగే వాళ్ నాన్నగారు ఏం చేశారంటే పేద పేద ప్రజలకి ఆ ఎకరా ఆ ఎకరాన్ని ఒక్కొక్కరికి ఎంతెంత వస్తుందో అంత అందరికీ పంచేేశారు పంచేసిన తర్వాత ఆయన హఠాత్తుగా ఆయనకి గుండె నొప్పి వచ్చి చనిపోయారు చనిపోయిన తర్వాత కొంతమంది అప్పుల వాళ్ళు వచ్చి ఇ నా మాకు డబ్బులు కట్టాలి మీ నాన్నగారు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగారు అప్పుడు ఈనేందంటే శోభన్ బాబు గారు అక్కడన్న ప్రజల్ని మీరు కొంచెం దయచేసి కొంచెం కొంచెం ఇవండయ్యా మీకు ఇచ్చారు కదా పొలాలు అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళేమంటారంటే మీ మీ మీ నాన్న ఇచ్చినా ఉచితంగా ఇచ్చిన స్థలాన్ని మాకు ఇచ్చేయమని చెప్పి మీ మీరు తిరిగి తీసుకోమని చెప్పే అర్హత మీకెలా ఉంటది మీ నాన గారూ ఇచ్చింది అలా తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళు అడుగుతారు అలా అడగడంలో ఈయనకి శోభన్ వారికి కోపం వచ్చి వీళ్ళు ఉచితంగా పొలం ఇవ్వబట్టే కదా ఇలాగా మాట్లాడారని చెప్పి ఆయన మనసులోనే అతను అనుకొని అతను వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్కరు పొలాన్ని చేజిక్కించుకుంటూ వస్తూ ఉంటారు దీంట్లో వాళ్ళ భార్య వాళ్ళ స్నేహితుడు వీళ్ళందరూ వా అతనకి విరుద్ధంగా ఉన్నా సరే అతను కొడుకు విరుద్ధంగా ఉన్నా సరే అతను ఏంటంటే నాకు నా పొలాలు కావాలని చెప్పి ఒక ధీమాతో ప్రతీ ఒక్కరిని పో పోటీతో పెట్టుకుని మరీ ఆ పొలాన్ని అనేది అతను ఒక్కొక్కటిగా లాక్కుంటూ ఉంటాడు ఈ లాక్కునే విషయంలో అతను ఒకరొక్కరిని కొట్టడం కానీ చంపడం కానీ నరగడం కానీ ఇలాగా అందరితో అందరినీ ఇలా చేస్తూ వస్తుంటాడు అయితే అతను అతన యొక్క మనోభావాల్ని దెబ్బ తినేటట్టు ఆడవాళ్ళని కానీ మనోభావాలు దెబ్బ తినేటివి ఏ పని చేయడు ఇంకొకటి ఏందంటే ఒక వ్యక్తి పొలం అనుకున్నప్పుడు అది ఇక దాన్ని తీసుకోలేకపోతే దాన్ని అలాగా వదిలేస్తాడు కానీ మళ్ళీ దాని జోలికిపోడు ఇది కుటుంబ సభ్యులతో చూడ్డానికి నాకు చాలా ఆహ్లాదం కల్పించింది అలాగే నేను అనేది ఏంటంటే కుటుంబ సభ్యులతో చూడాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా ఆనందం కలిపి చేసే నవ్వు కానీ అలాగే ఎక్కువగా ప్రేమ చూపపించే సినిమా చూడాలని నాకు చాలా ఎక్కువగా కుతూహలంగా అనేది ఎక్కువగా ఉంటుంది మా స్నేహితులని అడిగి చూశాను వాళ్ళు అనేది ఇప్పుడు వచ్చే ఏదేదో సినిమా గురించి ఇష్ట ఇష్టంలేనే సినిమా గురించి వాళ్ళు చెప్తున్నారు ఎలా సినిమా అంటే నాకు నచ్చదు ఎందుకంటే ఆహ్లాదం ఉండాలి ప్రేమ ఉండాలి అటు ఇటుగా వాళ్ళ బంధువులు గురించి వాళ్ళ ఫ్యా వాళ్ళ యొక్క ఈ చూసుకోవాలి అంటే వాళ్ళు యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా సినిమా అనేది అంత కుటుంబ సభ్యేధంగా ఉండాలని నేను కోరుకుంటాను